హలో హలో జ్యోతి మొబైల్ స్టోర్ అండి చెప్పండి చెప్పండి మా దగ్గరయితే ప్రెజెంటు రియల్మీ ఉంది నార్జో ఉంది రెడ్మీ నైన్ ప్రైమ్ కొత్త మోడల్ ఒకటి వచ్చిందండి ఫీచర్స్ అన్నీ బాగున్నాయి అందులో స్టార్టింగ్ వచ్చి మీకు నైన్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే ఒకవేళ మీకు కెమెరా క్వాలిటీ అలాంటిది ఏదైనా కావాలనుకోండి ఇంకొంచెం కాస్ట్ పడుతుంది లేదు నార్మల్ ర్యామ్ నార్మల్ జీబీ వర్క్ ఆ వివో వచ్చి ఒక ఎయిటీన్ థౌజండ్ పడుతుందండి స్టార్టింగ్ ఆ ఎయిటీన్ విత్ కేబుల్ అడాప్టరు హెడ్ఫోన్స్ ఫ్రీగా వస్తాయండి మీకేలాంటి మోడల్ కావాలండి ఆఫర్ అంటే మీరు దాని బడ్జెట్ని బట్టి చెప్తే మేము ఇక్కడ మీకు షాప్ దగ్గరకి వచ్చి ఒకసారి మాట్లాడితే దాన్ని మీకు ఏదైనా ఓల్డ్ మోడల్ ఫోన్ కానీ ఏదైనా ఉన్నా దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు ఆఫర్లో వస్తుంది తప్పకుండా దట్టు మేము మీకు ఎక్స్ట్రాగా ఇయర్ ఫోన్స్ కానీ చార్జర్ కానీ మేము ఫ్రీగా ఇస్తామండి దానికి ఒక చిన్న స్మార్ట్ వాచ్ ఒకటి ఫ్రీగా ఇస్తాము మీకు ఎలా ఎంత బడ్జెట్లో కావాలండి మీకు అలాగే అండి మేము అదే ప్రైస్లో మేము మీకు అరేంజ్ చేస్తాం వివో నైన్టీన్ మోడల్ అయితే ఒకటి ఉంది అందులో అరేంజ్ చేస్తామండి మీకు విత్ డిస్కౌంట్తో పాటు మీరు అడ్వాన్స్ ఒక ఫైవ్ థౌజండ్ కానీ కట్టుకున్నారంటే నెక్స్ట్ మంత్ పేమెంట్లో మీరు నా స్పాట్ క్యాష్లో మీరు ఇచ్చేసుకున్నారంటే మేము అప్పుడు వెంటనే మీకు స్మార్ట్ వాచ్ ఒకటి ఫ్రీ ఇస్తాము దానికే బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది స్మార్ట్ అడ్వాన్స్ స్టార్టింగ్ మీరు ఫైవ్ థౌజండ్ కడితే సరిపోతుందండి మళ్ళీ మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు టూ ఇయర్స్ గ్యారంటీ ఉందండి దీనికి టూ ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చండి ఆ అవునండి కెమెరా క్వాలిటీ మాత్రం బాగుంటుంది అంత సరే అండి మీరు ఒకసారి షాప్ దగ్గరకొచ్చి మాట్లాడండి